హలో చెప్పండి మేడం ఆహా

ఓకే అమ్మా నేను వస్తాను ఇప్పుడు ఏం ప ప్రోబ్లం లేదు కదా

కొం చూసుకోండి మేడం ఒక ఒ వన్ అవరు మీ ఆఫీస్ ఉంది పర్మిషన్ ఇచ్చి స్కూల్కి వచ్చేస్తాను

ఓకే మేడం నేను గైడ్ చేస్తాను మేడం అవును మేడం నేను మార్నింగే పేరాసెటిమల్ ట సిరప్ ఇస్ ఇ ఇచ్చింది మేడం ఇచ్చారు మేడం

ఓకే మేడం

ఓకే మేడం ఓకే నేను వస్తాను మేడం థ్యాంక్ యూ మేడం